హలో ఎలా ఉన్నారు రండి బీపీ కంట్రోల్లోకి వచ్చిందా ఇచ్చిన మాత్రలు ఉన్నాయా ఇంకా లేదా అయిపోయాయా పూర్తిగా ఆరు నెలలు వాడినాక బీపీ కంట్రోల్లోకి వస్తుంది అంతవరకు వాడటం మానకండి ఇంకా ఒంట్లో ఏమైన ఇబ్బందులు ఉన్నాయా రోజు అంతా నొప్పిగా ఉంటుందా లేక కేవలం తెల్లవారుజామున మాత్రమేనా అయితే నేను ఒక స్ప్రే ఇస్తాను దాన్ని వాడండి రాత్రి పడుకునే ముందు దాన్ని కొట్టుకుని పడుకుంటే తెల్లవారేసరికి నొప్పి రాదు

వంద రూపాయలు మంచిది వెళ్ళండి బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటు ఉండండి అవును రాత్రి కొట్టుకోవాలి వెళ్ళిరండి అలాగే నేను ఇచ్చిన విటమిన్ టాబ్లెట్స్ కూడా వాడడం మర్చిపోకండి